ఇది నవీన్ ఫోటో స్టడియోనా అండి మరి ఏంటండి ఇప్పు నను మీకు హల్దీకి మెహందీకి రిసెప్షన్కి మ్యా మ్యారేజ్కి ఇట్లా మీకే కదండి నేను ఫోటోలు ఉన్న వీడియో ఇట్లా అన్నీ ఇచ్చింది ఇంకా అసలు మా ఫోటో మా పేరు మాధవి అండి అదే మేము హల్దీకి మెహందీకి పెళ్లికి రిసెప్షన్ ఇట్ల అన్నీ ఫోటోలు మీకే ఇచ్చాము అండి మేము అసలు మాకు ఫోటోలు ఎందుకంటే ఇంకా అసలు ఇన్ని రోజులు అయితుంది ఫోటోలు ఇస్తలేరు అసలు వీడియో కానీ ఫోటోలు కానీ ఏమి ఇస్తలేరు మా ఈవెంట్ డేటు ఇరవై ఎనిమిది జనవరి అండి అవన్నీ ఉంటాయి అండి మీకు అప్పుడు అడ్వాన్స్ కూడా ఇచ్చినాం మీ ఇంకా ఇన్ని రోజులు అవుతుంది వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ఇన్ని మీరు అన్నీ బాగా తీస్తారని బాగా చేస్తారని మేమ ఏదో అట్లా మీకు ఇచ్చినందుకు ఇంకా మా ద దాంట్లో ఇంకా బాగా ఇంకా ఉన్నాయండి ఫంక్షన్లు మీరు తొందరగా ఇస్తారని మీకి ఇస్తే మీరు ఇంత లేట్ చేస్తారు మరి మీ ఇట్లా లేట్ చేేస్తే మీరు మిగతా ఎట్లా ఇవ్వాలండి ఇంకా కొంచెం తొందరలో చేయండి మీరు మంచి అది ఇస్తారు అనుకొని మేము ఇచ్చినాం అండి ఇంకా మాకు ఇంకా చేసే ఫంక్షన్లు ఉన్నాయండి ఫంక్షన్లకు కూడా మీకే చెప్తాం మేము మీరు తొందరలో ఇస్తే చెప్తాం కానీ ఇట్లా లేట్ చేేస్తే ఎట్లా అండి మీరు అసలు మా ఇంట్లో అందరూ అడుగుతారు ఊరికే ఇంకా ఏమైంది ఫొటోస్ వీడియోస్ రాలేదా పదివేలు చేసినాం అండి డబ్బులు ఇస్తాం అండి మేము ఇచ్చే అన్నీ ఇచ్చే తీసుకెళ్లి సరే సరే కొంచెం ఇక తొందరలో వచ్చేటట్టు చూడండి ఇక తొందరగా ఇవ్వండి ఇక సరే మరి నేను ఈసారికి ఇక మీకు ఏమి అనను కానీ ఇక మీరు ఇస్తా అన్నారు కదా తొందరగా ఇవ్వండి

సరే సరే ఇక ఇవ్వండి తొందరగా ఇవ్వండి ఇప్పటికి లేట్ అయింది కానీ ఇవ్వండి ఇక ఇస్తా అంటారు కదా సరే అండి